హలో న హలో నమస్తే అండి నేను రోజాని మాట్లాడుతున్నాను అండి బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు అదే అండి అదే అండీ సేకరట్రియే ఇప్పుడు అక్కడ అంతా ఎలా ఉందండి ఇప్పుడు హాలిడేస్ కదా సెలవలు ఉన్నాయి సో పిల్లలు ఎక్కువ మంది వస్తారు అవును అండి అవును అండి ఫస్ట్ క్యూస్లో సెక్యూరిటీ మెయింటైన్ చేయండి ఎందుకు అంటే జనాలు ఎక్కువ క్యూలో వెళ్ళినారు అంటే ఒకరి మీద ఒకరు తొక్కుకున్నట్లైతే చాలా కష్టం కదా అర్జంట్ అర్జంట్లో వెళ్ళిపోయి కొంచం గ్యాప్ కంపార్ట్మెంట్లో జనాన్ని భక్తుల్ని వెయిట్ చేసేలా చేయండి కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పంపించండి ఓకే నా అదే ఎందుకు అన్నట్లు అయితే కంపార్ట్మెంట్లో ఉంటేనే కొంచెం సేపు కూర్చుంటారు అంత సేపు క్యూలో నిలబడాలి అంటే మాములు చ వాళ్ళైతే ఓకే చిన్నపిల్లలు ఉండేవాళ్ళయితే కష్టం కదా వాళ్ళకి పాలకి దీనికి ఇబ్బంది అవుతుంది ఓకే నా అవును అలానే చేయండి బాగా మెయింటైన్ చేస్తాను ఉన్నారు అలాగనే నడక దారిలో వచ్చే భక్తులకు కూడా కొంచం ఎక్కువగా ఫెసిలిటీస్ కల్పించండి వాటరు సిసి కెమెరాలు మేనేజ్ చేస్తాను అవును అండి సరే అండీ ఇలానే మెయింటైన్ చేయండి లేదు అండి పరిస్థితులు అన్నీ లేదండీ పరిస్థితులు అన్నీ మన అనుకూలంగా ఉండేలాగే చూసుకోండి సరే అండి ఓకే సరే అండి